నాకు వంటకాలు అంటే పెద్దగా ఏమీ ఇష్టం లేదు కానీ నాకు కేక్ అంటే చాలా ఇష్టం నేను ఎక్కువగా తినేది కేక్ మాత్రమే అందుకే కేక్ని తయారు చేద్దామనేసి అనుకున్నాను కానీ ఎన్నిసార్లు చేసినా గానీ ఫ్లాపే అయింది గానీ మంచిగా అవ్వలేదు ఎన్నిసార్లు చె ప్రయత్నించినా గానీ అస్సలు చాలాసార్లు ఐదారు సార్లు ప్రయత్నించాను అయినా రాలేదు అది చేయడము ఎందుకో ఏమో ఎప్పుడు చూసినా గానీ ఏదో ఒకటి తక్కువవుతుంది క్రీమ్ తక్కువవ్వడము పాలు తక్కువవ్వడము లేకుంటే గిలకరించడం ఇవన్నీ ఏదొకటి తక్కువవుతూనే ఉండేదనమాట ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వకపోతుండే ఎందుకో అనేసి చాలా బాధపడేదాన్ని ఎంత కష్టమంటే అసలు అన్నీ చూసినా గానీ అసలు ఏం ఏదో ఒకటి అయ్యే అవుతూనే ఉండేదనమాట అందుకనే ఏం చేసానంటే ఈసారి ఎలాగైనా నేర్చుకోవాలనేసి ఒకసారి నాన్నమ్మ దగ్గర ఒకసారేమో యూట్యూబ్లో ఒకసారేమో అమ్మ దగ్గర ఇట్లా అన్నిట్లో నేర్చుకుని నేర్చుకుని ఒకొక్కసారి ట్రై చేసినా అన్నీ ఫ్లాప్ అవుతూ ఉండేది అంతే అంత టేస్ట్ అనిపించకపోతుండే బేకరీ అంత టేస్ట్ రాకపోతుండే అందుకనే ఏం చేసినా అంటే ఓసారి ముగ్గురిదీ కలిపి కొట్టుడు ఏమేం చెప్పారో ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ ఉండే అందరిదీ ఇంకా అన్నిస్పెషల్ అన్ని కలిపేసినా అనమాట ఇంగ తర్వాత ఒకసారి కొంచెం మంచిగనే అనిపించింది దాని తర్వాతనే ఇంకొకటి కష్టమైంది ఏమైందంటే చేపల కూర అసలు అది ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ ఇప్పటికి రాలేదు నాకు అందులో పులుపు ఉంటుంది కదా ఫ్రెండ్స్ పులుపు వల్ల నాకు సరిగా చేయడం రాకపోతుండే ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ పులుపెక్కువవ్వడం తక్కువవ్వడం లేకుంటే కారం ఎక్కువవ్వడం ఏదో ఒకటి చ జరుగుతూనే ఉండే అనమాట అందుకనే చాపల కూరే ఇంకా కేక్ అయితే నేర్చుకున్నాను గానీ చాపల కూర వండడం మాత్రం రాలేదు ఇంకా ఎన్నిసార్లు నేర్చుకున్నా గానీ అది వస్తూనే లేదు ఎందుకో మరి ఇప్పటికీ పది పదిహేను సార్లు ట్రై చేశాను అసలు వండడమే రాదు ఎందుకో అది చాపల కూరయితే ఇంకా చెయ్యడం ఎలానో తెలుసు కానీ వాళ్ళలాగా పర్ఫెక్ట్గా నీసు వాసన రాకుండా చేయడం అనేది అస్సలు రాకపోతుండే అన్నిసార్లు ట్రై చేసినా గానీ ఎందుకో మరి అట్లా అయిపోయింది కానీ ఎట్లా తయారు చేయడం అనేది ప్రాసెస్ తెలుసు ముందుగా ఏం చేయాలంటే చేపలకి అల్లం మసాలా అన్ని పట్టించి పక్కన పెట్టుకోవాలి అల్లం మసాలా ఉప్పు కారం పసుపు అన్ని కరివేపాకు అన్ని దాని తర్వాతనేమో పక్కనేమో చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాతనేమో దాంట్లోనే ఇంకా అది మొత్తం చింతపండు మొత్తం తీసేసి నీళ్ళు మాత్రమే ఉంచి దాంట్లో కూడా కొంచెం కారం పసుపు ఇవన్నీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతనేమో ఇంక ఆయిల్ హీట్ అయినాకా కొంచెం కొంచెం పెద్దగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిలు ఆనియన్స్ వేయొద్దు ఆనియన్స్ వేసుకుంటే ఒక హాఫ్ వేసుకోవాలి ఎక్కువేయొద్దు దాని తర్వాతనేమో అవి వాటర్ అదే మనము పక్కన పెట్టుకున్నాము కదా చింతపండు వాటర్ అది కలుపుకోవాలి అది కలుపుకున్న తర్వాతనేమో అది బాగా కొంచెం హీట్ అవుతూ ఉంటుంది మరుగుతున్న సమయంలో మనము చేపలు జరుపుకోవలనమాట చేపలు కలుపుకున్న తర్వాతనేమో ఇంక అది బాగా హీట్ అయిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర మసాలా కలుపుకొని దింపుకుంటే అయిపోతుంది కానీ ఇది చెప్పడం బాగానే ఉంది కానీ చేసేటప్పుడే ఏదోకటి ఎక్కువ తక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అలానే నేను ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ మంచిగా రాకపోతుండే ఇంకా బిర్యానీ అదైతే ఇంక ఎన్నిసార్లు ట్రై చేశానో అస్సలు వస్తలేదు కేక్ మాత్రం ఇంక నేర్చుకున్నా ఇక చూడాలి ఎట్లా నేర్చుకోవాలి ఏంటి అనేసి చిన్న చిన్నదైతే ఈజీగా నేర్చుకోవచ్చు ఆమ్లెట్ గానీ ఇలాంటివి చిన్న చిన్నవి నేర్చుకోవచ్చు కానీ అవి పెద్ద పెద్దవి ఇంకా చాలా కష్టము గంటల గంటల సమయం టైం తీసుకుంటుంది అందుకనే చాలా కష్టమవుతుంది మటన్ కర్రీనైనా ఈజీగా నేర్చుకున్నా గానీ ఈ ఫిష్ కర్రీ బిర్యానీ అయితే అసలు ఈజీగా నేర్చుకోలేకపోతున్నా ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ రాకపోతుండే మా అమ్మ అయితే తిడుతూ ఉండే ఎందుకు అన్నిసార్లు ట్రై చేసినా గానీ నీకు రావట్లేదు ఇంగ వదిలేయి నీకు రాదు అనేసి హేళన చేస్తూ ఉండే పక్కన కూడా అందరూ ఏమో ఇంక నీకు రాదులే వదిలే అనేసి అంటూ ఉండే లేదమ్మా నేను నేర్చుకుంటా నేర్చుకుని ట్రై చేసిన ఈ సారైనా నేను నేర్చుకోవాలి పక్కా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనేసి అనుకుంటున్నాను ఇంక వస్తుందో రాదో చూడాలి ఇంక ట్రై చేసినాక ఒకవేళ వస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను మంచిగా వచ్చేలాగా కోరుకుంటున్నాను రావాలనేసి ఇంగ ఏమవుతుందో తెలియదు కానీ నాకు చాలా ఇష్టం నాకు ఇష్టమైనవి ఎక్కువ నాన్వెజ్లో ఫిష్ చికెను మాత్రమే కేక్ కేక్ అయితే నేర్చుకున్నాను కొంచెం కొంచెం కష్టం అయినా గానీ ఇంకా ఇవైతే నాకు తెలీదు ఇంకా నేర్చుకోలేగా నేను ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ వస్తూనేలేదు మరి ఇంకా నేను అనుకున్నా మా అమ్మ ఇంకా మా అమ్మ చెప్పాను కదా ఇంక ఎన్నిసార్లు నేర్చుకున్నా గానీ నీకు రాదులే గానీ పక్కన పో నువ్వు నేను చేసిస్తా అంటుంది లేదమ్మా సరే నాకు రావట్లేదు సర్లే కానీ నేనన్నా చేస్తా గానీ నువ్వైతే ఉండకు ఉండు అనేసి చెప్పి ఆమెను అక్కడే ఉంచి ఆమె చేస్తున్నప్పుడు ఆమెను చూసి నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తుండే ఇప్పటికీ అంతే ఆమెని చేయడానికి వచ్చినప్పుడు పక్కన నిలబడి చూస్తా ఉంటా కానీ ఎన్నిసార్లు చూసినా గానీ ఎందుకో మరి అది అస్సలు రాదు ఎందుకు అంత కష్టమవుతుందో నాకు కూడా అర్థమైతలేదు మరి ఈ సారైనా కొంచెం మంచిగా రావాలనేసి కోరుకుంటున్నాను నేను ఇంక మా అన్నయ్య అయితే ఇంక నీకు వండడం రాదులే ఎందుకు ట్రై చేస్తావు వేస్ట్ మళ్ళా కేజీ కేజీ ఫిషు వేస్ట్ అవుతుంది మళ్ళా చికెన్ అప్పుడు కూడా లెగ్ పీస్లు ఎవరికి పెడతావు నాలుగు లెగ్ పీస్లు మనకి ఒకొకటి సరిపోదు అనేసి అంటాడు అందుకని ఇంక నేను ట్రై చేయను చప్పుడు కాకుండా బగారా రైస్ చికెన్ కర్రీ చేసేస్తే అయిపోతుంది కదా బిర్యానీ అవసరమా బిర్యానీ ఎప్పుడైనా దొరుకుతుంది కానీ బగారా రైస్ చికెన్ కర్రీ రొట్టెలు చేసేస్తే మంచిగ ఉంటుంది కదా అనేసి అంటాడు అందుకనే ఇంక నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ట్రై చేయకపోవడమే మంచిది అనేసి అనిపించింది కానీ ఇంకెప్పుడైనా నేను లైఫ్లో ఎప్పుడైనా ట్రై చేస్తాను చెయ్యాలి అనేసి అనుకుంటున్నాను హాలిడేస్ టైమ్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు లేనప్పుడు నా పైసలతోనైనా ఖర్చుపెట్టుకోని చేస్తాను ఏదో ఒకరోజు అనేసి అనుకుంటున్నాను ఇంకా ఏమో ఏవుతుందో చూడాలి ఇంకా వంటకాలు అయితే ఎందుకు కష్టమవుతుందో ఏమో మరి నాకే తెలియదు వెజ్ అయితే అవే వేసినవే వేసి చెయ్యొచ్చు ఏం కాదు ఇంకా నాన్ వెజ్ అయితే అసలు మనకి వేయడం రాదు సరిగా నాన్ వెజ్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది వెజ్ అయితే ఏంటంటే వేసినవే వేసి మళ్ళీ మళ్ళీ వండుకోవచ్చనమాట వచ్చేస్తుంది ఈజీగానే తర్వాతనేమో మనకి ఇంకా ఏమంటే నాకు ఇంకా ఈ మూడు ఈ రెండు వంటకాలైతే మెయిను ఇంకా వేరే వంటకాలైతే గుత్తి వంకాయ అది అసలు ఎట్లా చేస్తారో కూడా అర్థంకాదు నాకు ఏమేమో కలిపి ఏమేమో చేస్తారు అసలు అది నాకు రానే రాదు అసలు అది ఆ గుత్తొంకాయ ఇంట్లో చేస్తారు దాంట్లో మొత్తం మసాలాలు కలిపి దాని తర్వాతనేమో ఫ్రై ఆయిల్లో ఫ్రై చేసుకుని హీట్ చేసుకున్నాక అన్ని మసాలాలు ఏమేమో కలుపుతారు కానీ అది నాకు అస్సలు రాదు అది అసలు ఎట్లా చేస్తారో కూడా సరిగా నేను ట్రై చేయాలనుకోలేదు కానీ హోటల్స్లలో కూడా తీయతీయగా అనిపిస్తుంది చూస్తే మంచి ఉంటుంది గుత్తొంకాయలు కానీ అది హోటల్లో చూసినప్పుడు ఎట్లనో తియ్యతియ్యగా కనిపిస్తుంది ఎట్లనో అనిపిచ్చేస్తుందనమాట అందుకే నాకు ఇంకా నాకు నచ్చదు ఎప్పుడైనా నేర్చుకోవాలనుకుంటున్నాను గానీ అదేమో నాకు అస్సలు ఎన్నిసార్లు చూసినా గానీ మంచిగా అనిపించదు ఎప్పటికైనా ఇంకా సెలవులల్లో ఇంటికెళ్ళినప్పుడు నేర్చుకోవాలి అనేసి అనుకుంటాను కానీ మా అమ్మ కూడా ఎక్కువ చెయ్యదనమాట అవి ఇంకా ఈజీగా నేర్చుకున్నదైతే నేను చికెన్ అండి కూర బిర్యానీ రాదు కానీ కూర అయితే ఈజీగా నేర్చుకున్నాను చాలా మంచిగా చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఒక్కొక్క బిర్యానీ అయితే అస్సలు రాదు కష్టంగా అనిపిస్తుంది ఎందుకో ఏమో గానీ ఇంకా మనకి వెజ్లల్లో అయితే గుత్తొంకాయ నాన్ వెజ్లల్లో అయితే ఫిష్ అది ఇంకా మా అమ్మ అయితే నా కూరలల్లో నాకు మా అమ్మకు నచ్చేది చికెన్ కర్రీ చికెన్ కర్రీ బాగా చేస్తా అని చెప్తుంది అండి మెచ్చుకుంటుంది కూడా ఆమె ఇంక అట్లనే అవి కూడా నేర్చుకోవాలనేసి మా అమ్మకి కూడా అనిపిస్తుంది అందుకనే తిడితేనైనా నేర్చుకుంటుందమో అనేసి మా అమ్మ తిడుతూ ఉంటుంది పక్కన మా నానమ్మ కూడా అన్నిసార్లు నేర్చుకుంటావు నేర్చుకోవడం రాదా పెళ్ళయినాకా ఎట్లా నే చేస్తావు అనేసి తిడుతూ ఉంటుంది కానీ ఏదో ఒక రోజు నేర్చుకొని వాళ్ళకి చేపియ్యాలనేసి తినిపియ్యాలనేసి నా కోరిక ఇది ఎప్పటికైనా నెరవేరితే నెరవేరితే బాగుంటుందనేసి నేను అనుకుంటున్నాను అయితే బాగుంటుంది నెరవేరితే చాలా మంచిగుంటుందనేసి కోరుకుంటున్నానండి ఎందుకంటే మా నానమ్మ కూడా ఎప్పుడు తిడుతూ ఉంటుంది ఏంటి అట్ల చేస్తావు మంచిగా చెయ్యొచ్చు కదా వేస్ట్ చేస్తావు ఎందుకు చికెన్ అంత చికెన్ అవన్నీ ఎందుకు వేస్ట్ చేస్తావు మసాలాలు అన్నీ మధ్యతరగతి కుటుంబాలు అంటే అట్లనే ఉంటాయి కదండీ ఏం వేస్ట్ అవ్వద్దు అనేసి అనుకుంటారు వాళ్ళు అందుకనే ఏమన్నా వేస్ట్ అయితే తిడుతూ ఉంటరు ఇట్లా మందలిస్తే అన్నా నేర్చుకుంటదేమో అనేసి